నేను స్విమ్ మీట్ లేదా పోటీలో పాల్గొన్నాను నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం అలాగే నాకు బాగా నా గుర్తుండి పోయే మా అన్నయ్యగారు అంటే నాకు అనుబంధం చాలా ఇష్టం నాకు లేదా నాకు సరదాగా నా స్నేహితులతో స్విమ్మింగ్ పోటీలో పాల్గొనడం కూడా చాలా ఇష్టం పాల్గొన్నాను చాలా చోట్ల అక్కడ నాకు మా ఊళ్ళో జరిగింది చాలా బాగా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మంచిగా ఉంటుంది